నా పేరు సుమతి అండి నిన్నొచ్చేసి మీ ట్రావెల్ నుంచి ట్యాక్సీ బుక్ చేసుకున్నాను ఎక్కడి నుంచి అంటే స్వామి స్ట్రీట్ నుంచి నేను రైల్వే స్టేషన్ డ్రాప్ అనమాట పొద్దున్న ఏడున్నరకి బుక్ చేసున్నాను వచ్చారేమో వచ్చారు నిన్న కరెక్ట్ టైంకే వచ్చారు సెవెన్కి వచ్చారు పికప్ చేసుకున్నారు వాహనం పరిస్థితి అయితే బాగాలేదండి నిన్న నేను ఎక్కిన వెంటనే నాకు డిసప్పాయింట్మెంట్ ఏమంటే సీట్స్ వచ్చేసి ఫుల్గా డస్టు చిప్స్ కవర్ బిస్కెట్ ప్యాకెట్ కవర్సు ఇవన్నీ ఉన్నాయి తర్వాత వచ్చి సీట్ అంతా జిడ్డు జిడ్డుగా ఉండింది నా దగ్గర ఒక టిష్యూస్ ఉన్నాయ్ కాబట్టి నేను క్లీన్ చేసుకొని కూర్చున్నాను అనమాట

యాక్సిడెంట్స్ నుంచి మనము కాపాడుకునేది హారన్ వల్లే హారన్ సరిగ్గా పనిచేయట్లేదు బండ్లో ఫోర్ ఫైవ్ టైమ్స్ ప్రెస్ చేస్తే కానీ హారన్ పడట్లేదు తర్వాత వచ్చి ఏమైందంటే వెళ్తుండగానే సగం దారిలోనే పంచర్ అయిపోయింది టైరు వెనకాల టైరు వెనకాల టైర్ పంచర్ అయిపోయింది ఆయన దగ్గర స్టెఫ్ని ఉన్నింది కాబట్టి తను మార్చేశాడు లేకుంటే నాకు రైల్వే స్టేషన్కి లేట్ అయిపోయేది ట్రైన్ మిస్ అయిపోయేదాన్ని ఇలా అంత ఉంటే అసలు ఎవరు ఎవరు మీ ట్రావెల్స్ నుంచి ట్యాక్సీ బుక్ చేస్తారండి ఫీడ్ బ్యాక్ మీ డ్రైవర్ ఇవ్వమన్నారు కాబట్టి నేను ఇస్తున్నాను తన పేరు రమేషు నిన్న మార్నింగ్ పికప్ చేసుకున్నారు నన్ను స్వామి స్ట్రీట్ నుంచి మీరు పిలిచి తన దగ్గర మాట్లాడండి మెయిన్ వచ్చేసి ముందు నీట్నెస్ ఉండాలి ప్యాసింజర్ వచ్చిందే ప్లజెంట్గా ఎక్కి కూర్చోవాలంటే ప్లజెంట్ ఉండాలంటే నీట్నెస్ ఉండాలి తర్వాత వచ్చేసి సేఫ్టీ ఉండాలి హారన్ సరిగ్గా పని చేయకపోతే యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదం ఉంది తర్వాత వచ్చేసి పంచర్ అయిపోయింది నాకు టైం వేస్ట్ కదా అక్కడ వెయిటింగ్ పడింది అంతా టైం వేస్ట్ అవుతుంది కదా తరవాత వచ్చేసి నీట్నెస్సు మెయింటెనెన్స్ బాగాలేదండి ఇవన్నీ మీకు తెలియజేయాలని చెప్పేసే నేను వచ్చేసి కాల్ చేసి మీకు ఫీడ్బ్యాక్ చెప్తున్నాను ఇవన్నీ కొంచెం చెక్ చేసుకోండి డ్రైవర్ గాని డ్రైవర్ ఎప్పుడు కానీ ఒక బండి ఒక ప్యాసింజర్ని ఎక్కించుకుంటున్నాడంటే తన ముందు కారు కండిషన్లో ఉందా నీట్గా ఉందా అన్ని చెక్ చేసుకొని పికప్కి రావాలి తానేమో టైంకు వచ్చాడు నన్ను టైంకి తీసుకువెళ్లిపోయాడు అదంతా సెకండరీనే ఎప్పుడు గాని ఎప్పుడు గానీ నీట్నెస్ సేఫ్టీనే ముఖ్యం అండి కొంచెం మీ డ్రైవర్స్ని పిలిచి మాట్లాడండి ఎలా ఉంది ఏం చెప్తున్నారు కస్టమర్సు వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఎలా నీట్నెస్గా పెట్టుకుంటున్నారా లేదా బండి అంత కండిషన్లో ఉందా లేదా ఇవన్నీ చూసుకొని మీరు చెక్ చేసి డ్రైవర్స్ని పంపిచ్చండి ఇవే ఇవే అండి మెయిను నాకైతే నిన్న చాలా డిసప్పాయింట్ అయ్యిందండి తరచూ మీ ట్రావెల్స్ లోనే ఎప్పుడు బుక్ చేస్తూ ఉంటాను చెక్ చేసి చూడండి సుమతి అని చెప్పేసి నేను ఈ మంత్లోనే త్రీ టైమ్స్ మీ ట్యాక్సీ బుక్ చేసుకున్నాను కానీ నిన్న జరిగింది మాత్రం చాలా డిసప్పాయింట్ అనిపిచ్చింది నాకు రమేష్ అనే డ్రైవర్ని పిలిచి మీరు ఏమని మాట్లాడండి కొంచెం నీట్నెస్ మెయింటైన్ చేయమని చెప్పండి సేఫ్టీస్ చూసుకోమని చెప్పండి థ్యాంక్స్ అండి